గత వారం రోజుల క్రితం నేను ఒక శారీ ఆర్డర్ పెట్టాను అయితే నేను ఆ శారీ ఆర్డర్ పెట్టడానికి కారణం ఏమిటంటే నాకు బయటకు వెళ్ళే సమయం లేదు అండ్ ఇంకొకటి నాకు చాలా తొందరగా ఆ శారీ కావాలి శారీ అంటే కొత్త శారీ కావాలని అయితే నేను ఆన్లైన్ లో చూసినప్పుడు ఆ శారీలు ఎంతో బాగున్నాయి అయితే దాంట్లో నాకు నచ్చిన ఒక కలర్ చూజ్ చేసుకుని నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకున్నాక నాకు అది త్రీ డేస్ లో నాకు హ్యాండ్ క్యాష్ ద్వారా అంటే డెలివరీ ఫ్రీ తో పాటు నాకు హ్యాండ్ క్యాష్ అవకాశం కూడా ఉంది సో శారీ వచ్చాక శారీ ని చూసి నేను శారీ ని చూసి అప్పుడు నేను వచ్చి క్యాష్ ఇచ్చాను అయితే శారీ చాలా బాగుంది నాకు శారీ అయితే చాలా బాగా నచ్చింది అయితే శారీ నేను ఏ డిజైన్ ఏ కలర్ పెట్టానో సేమ్ అదే వచ్చింది నెక్స్ట్ ఇంకోటేంటంటే క్వాలిటీ చాలా బాగుంది దానికి మంచి రేటింగ్ కూడా ఇచ్చాను అయితే నేను దానికి మా ఫ్రెండ్స్ ఇంకా మా రిలేటివ్స్ కూడా నేను ఆ ప్రాడక్ట్ ని షేర్ చేశాను వాళ్ళు సేమ్ అదే స్టైల్ లో లేదంటే ఆ వాళ్ళ షాప్ లోనే ఏ ఆన్లైన్ ఆఫర్స్ అయితే ఉన్నాయో అవి చూసుకుని పెట్టుకుంటాను అని నాతో చెప్పారు అయితే నాకు వచ్చిన ప్రాడక్ట్ కోసం కూడా నేను వాళ్ళకి షేర్ చేశాను నాకు వచ్చినవి శారీ చాలా బాగుంది చాలా అద్భుతంగా చాలా నీట్ గా కూడా ఉంది నాకైతే ఈ శారీ నచ్చింది ఇలాంటి ప్రాడక్ట్ నీకు ఇప్పుడు కూడా ఇంత పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఆన్లైన్ లో నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఈసారి చాలా బాగా రావడంతో నేను చాలా హ్యాపీ గా ఉన్నాను